హాయ్ ఉదయా చెప్పు బాగున్నా నేను చెప్పు నువ్వు ఎలా ఉన్నావు గోల్డ్ కొన్నుకుందాం అనుకుంటున్నావా గోల్డ్ ఇయర్ రింగ్స్ గోల్డ్ చైన్ అవన్నా ఇది మన లలిత జ్యూలర్స్ చూడ్డవచ్చు కదా జెన్యూన్ ఉంది కొంచెము మంచిగా అవునా అంటే యాక్చువల్గా నేను లాస్ట్ మంత్ అలా ఆ లాస్ట్ మంతే అనుకుంట లాస్ట్ మంత్ అట్లా నేను ఒక గోల్డ్ బ్రేస్లెట్ కొనుక్కున్న అనమాట అక్కడ సో నేను ఫస్ట్ ఎంక్వైరీ చేశా వేరే గోల్డ్ షాప్స్కు వెళ్ళి మన మలబార్ తనిష్క్ అలాంటి వాటిల్లో నాకు మలబార్కి తనిష్క్కి ఒక త్రీ థౌసండ్ డిఫిరెన్స్ వచ్చింది అదే ఆ రెండు ఆ రెండు చూస్తే లలిత చూసుకుంటే సిక్స్ థౌసండ్ డిఫిరెన్స్ వస్తుంది అవును మంచి ఆఫర్సు ఉన్నాయి అనమాట వాళ్ళ దగ్గర సో నేను అక్కడ పర్చేస్ చేశా క్వాలిటీ బాగుంది మంచి ఆఫర్ ఉంది బాగుంది బ్రేస్లయిట్ వాళ్ళ దగ్గర ఎక్కువ కలక్షన్స్ కూడా ఉన్నాయి అనమాట అవును అవును ఆ లలితాకు వెళ్దాం అక్కడ చూద్దాము అక్కడ నీకు అక్కడ నీకు సిల్వర్వి కూడా దొరుకుతాయి సిల్వర్వి కూడా ఉన్నాయి అనుకుంట అవునా అన్నీ గోల్డ్లోనేనా లేకపోతే సి సిల్వర్ కూడా కొనుక్కుంటున్నావా అన్ని గోల్డేనా అవునవును అవునా అయితే మనము నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉన్నావు ఓకే సండే వెళ్దామా అయితే లలిత జ్యూవెలర్స్కి వెళ్దామా లేతే వేరే ఒక వేరే మలబారు తనిష్క్ వాటిల్లో చూడు ఒకసారి ఎన్క్విరీ చేసి ఏమన్నా సరే

అవున నేను నీకు ఫొటోసు పంపిస్తా నువ్వు ఏది నచ్చిందో చెప్తే నేను దాని ప్రైజు నీకు నీకు చెప్తా అనుమాట ఓకేనా ఓకే ఉదయా అందరు బాగున్నారు ఓకే ఉదయా బాయ్ అబ్బా